మా అమ్మగారు రోజు ఉదయం లేవగానే సూర్య నమస్కారం అన్నది చేస్తారంటే సూర్యుడికి నీళ్ళు అర్పించి నమస్కారం అనేది చేసుకుంటారు అంటే ఎందుకంటే అది ఎప్పటినుంచి వచ్చిన ఆచారం అదే విధంగా మనం లేచిన వెంటనే అలా సూర్య నమస్కారం సూర్యుడికి నమస్కారం పెట్టుకొని మన డే అనేది మన రోజు అనేది మనం ప్రారంభిస్తే మనకు చాలా మంచి జరుగుతుంది అదే విధంగా రోజు మనము యాక్టివ్గా ఉంటాం చాలా ధైర్యంగా ఉంటాం మనం ఏమనుకున్నా పనులు ఆ పనులన్నీ జరుగుతు ఉంటాయి దానివల్ల మన సంస్కృతులు అంటే మన పూర్వకాలం మనుషులు అందరు సూర్య నమస్కారం చేసుకోవాలి మనకు ఆ సూర్య కిరణాలు అనేవి మన మీద పడాలి సైన్స్ పరంగా సూర్యకిరణం మన మీద పడితే మన ఒంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్గా ఉంటుంది అంటే మన ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడచ్చు అదేవిధంగా మనం ఎక్కడికి వెళ్ళినా కొంచెం నీరసంగా కాకుండా ఆరోగ్యంగా ఉంటాం అలాగే మన సమ మనం ఉదయాన్నే కల్లాపు చల్లి అంటే పేడతో కల్లాపు చల్లి ముగ్గులు పెడతా ఉంటాం అది అందరు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న జనరేషన్ అంతా అది ఏదో ఏంటి ఇలాగ స్మెల్ వస్తుందిని అనుకుంటారు కానీ ఆ ముగ్గు ఆ పేడ చల్లి ఆ ముగ్గులు వేయడం వల్ల మనకు ఇంట్లోకి బ్యాక్టీరియా అనేది రావడం రాకుండా ఉంటుంది దానివల్ల ఏంటంటే ఇంట్లో అందరు ఆరోగ్యంగా ఉంటారు అదేవిధంగా మనకు బ్యాక్టీరియా కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉండవు మనం తినే దాంట్లో కూడా బ్యాక్టీరియా ఉండే అవకాశాలు కూడా ఉండవు దానివల్ల ఏంటంటే అందరు ఇంట్లో అందరు ఆరోగ్యంగా ఉంటారు మనకి ఎలాంటి దుష్టశక్తులు కానీ బయట నుంచి ఏదైనా నెగటివ్ ఎనర్జీ కానీ అలాంటివి మనకు రావడానికి కూడా కొంచెం వెనుకడుగు వేస్తు ఉంటాయన్నమాట అందుకే పెద్దలు అంటారు మనం ఎప్పుడు ఉదయం లేవగానే సూర్య నమస్కారాలు ముగ్గులు ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గులు వేసుకోవాలి అని అంటారు అలాగే ఎప్పుడు గుడికి వెళుతు మనకి అయినప్పుడు వల్ల కానప్పుడు ఉండిపోవడం అయినప్పుడు గుడికి వెళ్ళడం ఏదో ఇంట్లో దీపం పెట్టాలి ఎందుకంటే దీపం ఉంటే మనకి కొంచెం పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది మనకి దీపం పెట్టకుండా అలాగే ఏదో ఇంట్లో లాగా వదిలేస్తే కొంచెం మనకి అంతగా సెట్ అవ్వదు అంటే ఎలాగంటే ఇప్పుడు నార్మల్గా దీపం పెట్టకుండా రోజు డైలీ లైఫ్గా మనం ఉంటాము కాకపోతే దీపం లేకుండా ఉంటే మనకి అది ఆరోజు అంతా ఏదో చికాకుగా ఉండడం అలా జరుగుతు ఉంటుంది ఎప్పుడు మన వాళ్ళందరు మన మన సంస్కృతాన్ని ఎప్పుడు పాటించాలి